నేను ఎక్కువ వరకు నేను రాళ్ళే సేకరిస్తాను అది కూడా ఏంటంటే నాకు పాల రాళ్ళంటే అవి చాలా ఇష్టం ఆ పాలరాళ్ళు ఏంటంటే ఒక నున్నగా అలాగే సాఫ్ట్గా ఉండడం నాకు చాలా నచ్చింది అలాగే అది తెల్లగా ఉండడం వల్ల నాకు దాని ఆకర్ష ఆకర్షణీయంగా అనిపించింది అలాగే అదేంటంటే ఒక కుందేలు చిన్న కుందేలు పిల్లయితే ఎలా ఉండిద్దో అలా ఉంది అలాగే నాకు ఇప్పుడు ఎవరయినా ముట్టుకున్నా సరే నేను ఊరుకోను దాన్ని ఎందుకంటే నేను అది దా చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడుతాను దాన్ని ఇంకెవరినీ ముట్టుకోనివ్వను నాకు అదంటే అంత ఇష్టము అలాగే ఇంకా ఏంటంటే అది సపోజ్ నీళల్లో పడినా సరే ప్రతీ ఒక్క రాయి ఏంటంటే మునిగిపోయిద్ది కాని అది మునగదు తేలిద్ది అది కూడా నేను ఒకసారి బై మిస్టేక్ పడిపోతే అది అప్పుడు తీసేటప్పుడు నేను చూసాను అది మునగట్లేదు నాకదే ఆశ్చర్యం అనిపించింది ప్రతి ఒక్క రాయి మునిగిపోయిద్ది కదా ఆ బరువుకి అదేంటి మునగటం లేదు అని అను అనుకున్నాను తీరా చూస్తే దానికొక ప్రత్యేకత ఉందని మాత్రం నేనా నాకు అర్థం అయింది అలాగే అందుకే నాకు కొన్ని విషయాల్లో నాకు అది వచ్చాక లక్ వచ్చిందని కానీ ప్రతి ఒక్కటీ నేను నమ్మి నేను నేను దాన్నయితే చాలా విలువుగా చూసుకొని అలాగే ఎవరినీ ముట్టుకోనివ్వకండా చూసుకుంటా